సాంకేతికత నిరంతరం మారుతూ ఉంటుంది కాబట్టి ఇది ఒక ప్రాథమిక సబ్జెక్టుగా ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను మరియు నమ్ముతాను కూడా ఎందుకంటే సాంకేతికత అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు కాలంతో పాటు అది మారుతూ మారుతూ ఉంటుంది మనం కూడా ఆ సాంకేతికతను నేర్చుకోనట్లు అయితే మనం కాలంతో పరిగెత్త లేక వెనకపడిపోతాం తద్వారా ఆ సాంకేతికత గురించి మనకు సరిగ్గా

కాబట్టి మనం దానిని సరిగ్గా ఉపయోగించుకోలేం కాబట్టి కాలానుగుణంగా సాంకేతికతను మనం నేర్చుకోవాలి అలాగే ఎప్పటికప్పుడు సాంకేతికతలో వస్తున్న మార్పులు తెలుసుకుంటూ మనం ముందుకు సాగాలి అందువల్ల ఈ సాంకేతికతను చిన్న వయస్సు నుంచి నేర్పించడానికి వీలుగా దీన్ని ఒక ప్రాథమిక సబ్జెక్టుగా మనం తీసుకోని పిల్లలకు బోధించినట్లు అయితే వారు దానిని ఎంతగానో ఇష్టపడి కాలానుగుణంగా మారడానికి అది ఎంతగానో తోడ్పడుతుంది